మా పదవీ విరమణ పొదుపులను ట్రాప్ చేస్తున్నాం అది నీ మా ఎన్ పీ ఎస్ స్టేట్మెంట్ యాక్సెస్ను చేయాలని మేము మా ఎన్ పీ ఎస్ ఖాత ఆన్లైన్లో యాక్సెస్ చేస్తున్నం చేస్తున్నాము దానికి సంబంధించిన వివరాలను ఈ ఆర్ ఏ ఎన్ మరియు ఇతర అవసరమైన వివరాలు మొత్తం అందిస్తూ మా రిజిస్ట్రేషన్ ఈమెయిల్కు నమోదు చేస్తున్నాము దానికి సంబంధించిన చిరునామాకు మేము ప్రకటనలు పంపు పంపుతున్నాము దానికి సంబంధించి ఏ అధికారులకు స్టేట్మెంట్ అనేది పంపాలో వాళ్ళ దగ్గర సంతకాలు అనేవి చేయించుకుని తర్వాత ఈమెయిల్ అనేది దానికి ప్రొసీసర్ను నిర్వహించాల్సి ఉంటుంది